సార్ స్టేషనరీ షాపేనా అది కలర్ పెయింట్ ఆయిల్ పెయింటింగ్స్ ఉంటాయి కదండీ మీ షాప్లో ఉన్నాయా మా పాపకి క స్కూల్లో పెయింటింగ్ కాంపిటీషన్ ఉందండి మంచి కలర్ఫుల్గా ఉండే ఆయిల్ పెయింట్సే కావాలని అడుగుతుంది

పాప ఇక్కడ ఇండో అమెరికన్ స్కూల్ అండి ప్రోగ్రాం ఉంది కాంపిటీషన్ ఉంది దాని కోసం వేరే షాపులన్నీ తిరిగాము కాని పాపకి కావాల్సినవి దొరుకడం లేదు మరి మీ షాప్లో ఉన్నయా అండి మరి మరి వాటితో కలర్ పెయింట్స్తో కూడా మంచి చాట్ కూడా కావాలండి అంటే మంచి వైట్ కలర్ది ప్యూర్గా ఉండాలి దాని మీద ఆయిల్ పెయింట్స్ సేసి డయాగ్రమ్ వేసి ఆయిల్ పెయింట్స్ వేస్తే మంచి కలర్ఫుల్గా కనిపించాలి ఫస్ట్ ప్రైజ్ రావాలి అలా ఉండాలి ఓకే అండి మళ్ళీ వాటర్ ఒకవేళ పెయింట్ మీద వాటర్ పడితే కలర్ అనేది మళ్ళీ అన్ని కలర్స్ కలిసిపోయేలాగా ఉండకూడదు చార్ట్ మీద ఒకవేళ బై మిస్టేక్ ఇలా వాటర్ పడనా ఖారాబ్ కాకుండా ఉండాలి ఆయిల్ పెయింట్స్ మంచిగా ఇలా నీట్గా కనబడితే బాగుంటుంది కదా ఇంక చార్ట్స్ వైట్ కలర్ది ఒక టూ త్రీ చార్ట్స్ కావాలి ఆయిల్ పెయింట్స్ ఒక త్రీ పెద్ద పెద్ద సైజ్ పెద్దదెంత అండి ఆయిల్ పెయింట్స్ అన్ని అన్ని కలర్స్ ఉంటాయి కదా ఆయిల్ పెయింట్స్లో ది ది స్టోరీ టెల్లింగ్ బుక్స్ ఉన్నాయా అండి అంటే ఇప్పుడు ప్రోగ్రామ్లో స్టోరీస్ ఏమైనా చిన్న చిన్న చిన్న పిల్లల ఇష్టమైన స్టోరీ చెప్పాలి అని చెప్పారు ఏదైనా సంథింగ్ ఏదైనా స్టోరీ తెలుగులో మంచిగా తెలుగుకు సంబందించింది ఒక నీతి కథ టైప్స్లో నీతి బుక్స్ ఉన్నయా అండి ఓకే అండి మేమొచ్చి అవన్నీ కలెక్ట్ చేసుకుంటామండి ఓకే అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సరే అండి